కరెంట్ అనేది విద్యుత్ ప్రవాహం ఇది చాలా ప్రమాదకరమైనది కరెంట్ వల్ల కలిగే ప్రమాదాలు చాలా ఉన్నాయి కరెంటు శరీరం గుండా ప్రవహించినప్పుడు అది ఒక ఘాతాన్ని కలిగిస్తుంది దీనిని షాక్ అంటారు షాక్ చాలా తీవ్రంగా ఉంటే అది మరణానికి కూడా దారి తీయవచ్చు కరెంట్ ఒక వస్తువును వేడి చేయగలదు దీనివలన ఆ వస్తువు మండవచ్చు అలాగే కరెంట్ ప్రవాహం అంతరాయం కలిగితే విద్యుత్ ఉత్పాదన ఆగిపోవచ్చు దీనివలన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది